మా స్కూల్లో అన్నీ సబ్జెక్టులు బాగా చెప్తారు తెలుగు సైన్స్ సోషల్ లెక్కలు ఇంగ్లీషు హిందీ అందరూ టీచర్లు బాగుంటారు కొన్ని మంది మగవాళ్ళు కొన్ని మంది ఆడవాళ్ళు బాగా చదువుతున్నారు కానీ కొంతమంది పిల్లలు చదవడం లేదు ఇంగ్లీష్ టీచర్ బాగా చెప్తుంది కానీ ఆ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి వాళ్ళకి అర్థం కాదు అక్కడ అస్ పెట్టాలా యాడ్ పెట్టాలా డిడ్ పెట్టాలా అని చాలా డౌట్లు వస్తాయి కానీ తెలుగులో వచ్చేసరికి వాళ్ళకి సందులు సమాసాలు అంటే చాలా ఇష్ట పడతారు పద్యం గద్యం ఇంకా సారాంశం అనేవి వాళ్ళకి ఈజీ అయిన సబ్జెక్టులు ఇంకా లెక్కలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు టీచర్లు బాగుండి వాళ్లకి స సమయంగా ట్యూషన్లు పెట్టించి పక్కన ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని వాళ్ళ దగ్గర చెప్పించి చదివించి రాయించి వాళ్ళని హై క్లాసులకి పంపించేవాళ్ళు లేదు అంటే వాళ్ళకి ట్యూషన్ పెట్టి బాగా చదువు వచ్చేంతవరకు ప్రయత్నించే వాళ్ళు